తెలుగు కాకుండా నేను ఇతర భాషల సాహితులను కూడా చదవడానికి ఆసక్తి చూపుతాను ముఖ్యంగా ఆంగ్లం హిందీ మరియు కొంతవరకు తమిళ భాషలో సాహిత్యాన్ని ఆస్వాదించగలను ఎందుకంటే ప్రతి భాషకి ప్రత్యేకమైన భావప్రకటన శైలి ఉంటుంది ఆ భాషల ద్వారా ప్రత్యేకమైన సాంస్కృతిక జీవిత విధానం భావోద్వేగాలను నేరుగా అనుభవించగలుగుతాను కొన్ని గొప్ప రచనలు ఉదాహరణ షేక్స్పియర్ టాగోర్ ప్రేమ్చంద సుజాత మాతృభాషలో చదవడంలో ఒక ప్రత్యేకమైన మజా ఉంటుంది ఆ పుస్తకాలు స్థానిక మార్కెట్లో దొరుకుతాయి కొంతవరకు దొరుకుతాయి ముఖ్యంగా ప్రఖ్యాత రచయితల పుస్తకాలు తెలుగు రాష్ట్రంలోని పెద్ద పుస్తక షాపుల్లో లేదా ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి కానీ అరుదైన పుస్తకాలు లేదా ప్రత్యేకమైన పాత సాహిత్య సంపుటలు స్థానికంగా దొరకడం కష్టం ఇతర ప్రదేశాల నుండి పుస్తకాలను నేను ఎలా ఆర్డర్ చేస్తాను ప్రధానంగా ఆన్లైన్ వెబ్సైట్లు ఉదాహరణ అమెజాన్ ఫ్లిప్కార్ట్ బుక్ డిపాజిటరీ గుడ్రీడ్స్ రికమెండేషన్స్ ద్వారా ఆర్డర్ చేస్తాను కొన్ని ప్రత్యేక పుస్తకాలు భారతదేశంలోని ప్రముఖ పుస్తక దుకాణాలు వెబ్సైట్లు ఉదాహరణ సప్న ఆన్లైన్ క్రాస్వర్డ్ లాండ్మార్క్ ద్వారా పొందగలను అప్పుడప్పుడు ప్రత్యేకమైన పుస్తకాల కోసం ప్రత్యక్షంగా పుస్తక ప్రదర్శలను లేదా సాహిత్య పండుగలకు వెళ్తాను అక్కడ ప్రత్యేక సంచికలు స్థానిక రచయితల పుస్తకాలు దొరుకుతాయి అంతర్జాతీయ సాహిత్యం కొరకు కొన్నిసార్లు ఫారిన్ వెబ్సైట్లు ఉపయోగించి దిగుమతి చేసుకోవాల్సి కూడా వస్తుంది